వంట మొదలుపెట్టే ముందు మీరు ఏమి వస్తువులు తయారుగా ఉంచుకుంటారు కావలసిన చేయవలసిన వంట కూరగాయలు దొండకాయలు కానీ బెండకాయలు కానీ ఏవైనా మట్టుకు ఏవైనా మట్టుకు కామన్గా మనం తీసుకునే పదార్థాలు జీలకర్ర ఆవాలు పసుపు పా పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర ఇలా కావాలసిన పొడులు ధనియాల పొడి కానీ కారం ఉప్పు వంటి అవసరమైన పదార్థాలను వేసి ఏ కూరయినా వండగలుగుతాము మసాలా దినుసులు అంటారా ప్రత్యేకంగా మనం దినుసులు తీసుకొని బయట బయటేం కెమికల్స్ తయారైన మసాలాలు కాకుండా ఇంట్లో ఆర్గానిగ్గా ఉన్న మన చేతులారా మనం తీసుకొచ్చుకొని ఫ్రెష్గా మిరియాలు కానీ మెంతులు కానీ ఏవైనా జీలకర్ర పొడి కానీ ఏవైనా మన సొంతంగా తయారు చేసుకునేది ఆర్గానిక్ ఫుడ్ బాగుంటుంది హెల్దీగా ఉంటుంది నేచురల్గా ఉంటుంది అలా దంచుకోవాల్సి పరిస్థితి వస్తే ఎక్కువ దంచుకొని మసాలాలు వాడే పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే అది నీచు అన్నమాట చికెను ఫిష్ లాంటిది వాటిల్లోకి మనము ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటాము అందులో ఇంకా మెంతుల పొడి మిరియాల పొడి ఇలా వివిధ పొడులు కావలసిన పొడులు మట్టుకు మనం దంచుకొని వేసుకుంటాము వంటకా ముందూ అంటే ముందే అన్నీ మసాలా దినుసులు అవన్నీ మనము దంచుకొని పెట్టుకుంటాము జీలకర్ర పొడి అయినా జీలకర్ర మెంతులు పొడి అయిన మిరియాల పొడి అయినా మెంతులు పొడి అయినా ఆవాల పొడి వివిధ పొడులు చాలా పొడులు దాల్చిన చెక్క పొడి అన్ని మసాలాలు కలుపుకొని ఉంచుకుంటాము ఇంకా ఏదైనా బిర్యానీ ఆట్లాంటి వంటకాలకి ముందుగా మనం పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే ఆవాలు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క బగా పెద్ద పువ్వు బండపువ్వు కావాలసిన పదార్థాలు ఇంకా కావాలసిన ఇంకా ఏ కూరగాయలు మసాలాలు దినుసులు మొదలైనవి ఏవైనా కానీ ప్రతీదీ కామన్గా మనం రోజూ వారి వంటకంలో వాడేవి అనగా ఏ కూరగాయలు తీసుకుంటే ఆ కూరగాయలు తరిగి పెట్టుకోవడం ఈరోజు దొండకాయ దొండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు పప్పుచారు చేసుకునే ముందు సాంబార్ మసాలా నూరి పెట్టుకుంటాము మా ఇంట్లోనైతే సాంబార్ మసాలా అనేది అలా ప్రతీదీ పోపు దినుసులు దగ్గర నుంచి చివరిగా వంట పూర్తయ్యే సమయానికి పూర్తయ్యే రెండు నిమిషాలు ముందు కరివేపాకు చికు కొత్తిమీర సోరీ కొత్తిమీర చల్లుకోవడం వగైరా లాంటివి ప్రతీదీ చూసుకుంటాము పుదీనా కొంత మంది పుదీనా వేసుకుంటారు నేను పుదీనా వేయను కానీ కరివేపాకు కొత్తిమీర వగైరా వేస్తాను మెంతాకులు చిన్న చిన్న మెంతి కూర కట్టలు తీసుకొచ్చి మెంతులు టమాటా మెంతికూర టమాటా అనుకొని అలా చేసుకోవచ్చు వాటిలోకి ఏ పోపుదినుసు ఎట్లాంటి మసాలా దినుసులు అవసరం లేదు ఎంచక్కా పసుపు ఉప్పు కారం ఇంత ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి ఆవాలు జీలకర్ర చాలు కూర కమ్మగా అయిపోద్ది అలా వివిధ వంటలు చేయడానికి ఏ వంటలు చేయడానికైనా ప ఫస్ట్ మనకి తొలిగా కావాలసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయేమో కావాలసిన పదార్థాలేమైనా ఉన్నాయా అంటే ఆవాలు జీలకర్ర పసుపు నార్మల్ కొంచెం నేనైతే వేస్తాను పోపు దినుసుల్లో శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పుదీనా వంటివి ఆకు కూరలు చేసుకుంటారా ఆకు కూరాలకి మ్యాక్జిమం నూనె ఉంటే సరిపోతుంది నూనెలో వేగించేసి బాగా వేగిన తరువాత కొంచెం ఉప్పు కారం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలా కావాలసిన కూరగాయలు ఏవైనా మనము తీసుకోవచ్చు అండి వంట మొదలు పెట్టక ముందే ఇవన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే తొందరగా వంట అయిపోతుంది అంటే వంట ఎక్కడ కొన్నిసార్లు ఫ్లేమ్ హైలో ఉండడం వల్ల మాడిపోవడం అలా జరుగుతుంది సో అన్నీ ప్రక్కనే సిద్ధంగా పెట్టుకోని ఉంచుకున్నాము అనునుకోండి వంట స్టార్ట్ చేయగానే ఈజీ ఉప్పు వేసే టైంకి ఉప్పు కారం వేసే టైంకి కారము పోపు దినుసులు నూనె వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసేసి అవి వేగుతుండగా కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేయించేసి మనం కూరగాయలు కట్ చేసుకున్న ఏవైనా ఫ్రై అంటే ఫ్రైకి తగ్గట్టు కర్రీ అంటే కర్రీకి తగ్గట్టు అది దోసకాయ అవ్వచ్చు దోసకాయ ఎక్కువ శాతం చాలా మంది కుక్కర్లో ఉడకబెడతారు కాకపోతే కొంత మంది వేయించుకునే వాళ్ళు చేత్తోనే కలుపుకోవాల్సి వచ్చినా కానీ వేసుకుంటారు ఎక్కువగా ఇవి ఉపయోగపడేది కూరగాయలు వస్తువులు ఏంటంటే దొండకాయ బెండకాయి దోసకాయ కూడా పండుతుంది కాని దోసకాయలు కరివేపాకు అనేది వేయరు ఉల్లిగడ్డ అనేది చాలా తక్కువ మంది వేస్తారు అలా కావాలసిన ఇంగ్రీడియంట్స్ మనం తీసుకునే కూరగాయలు దాన్ని బట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారన్నమాట కొంత మంది చికెన్ తీసుకున్నాము అనుకోండి చికెన్ బిర్యాని అనుకుందాము చికెన్ బిర్యాని మసాలాలు బాగా ముక్కలకి దట్టించాలంటే మనము నిమ్మ చెక్క పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి అలా చాలా పొడులు కొంచెం మిరియాల పొడి అలా అన్నీ మారినేట్ చేసుకొని ముందు ముక్కకి బాగా పట్టిస్తాము పట్టించిన తరువాత అటు బాస్మతి రైస్ ఉడకబెట్టుకొని ఏ సెవెంటీ ఎయిటీ ఉడికిన తరువాత ఈ కర్రీ కూడా ఉడకబెట్టేసి మారినేట్ అయిన తరువాత కొంచెం ఫస్ట్ అన్నం వేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తరువాత చికెన్ పెట్టుకొని మీద కొత్తిమీర మళ్ళీ అన్నం అలా ఫ్లోర్ ఫ్లోర్గా వేసుకుంటూ దాన్ని దంచేస్తే చికెన్ బిర్యాని ఇలా అవుతుంది ఎక్కువగా మన మసాలాలు ఎక్కువగా వాడేది దేనికి దీనికి అన్నమాట బాగా నీచు వాసలకి మనం ముక్కకి బాగా పట్టించాలి అనేసి మసాలాలు ఎక్కువగా వాడే పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రైలకి ఒకటి ఫ్రైలకి రెండోది నీచు పదార్థాలకి నీచు పదార్థాలనగా చికెను మటను ఫిష్ ప్రాన్స్ వగైరా లాంటి వాటికి మసాలాలు బాగా దట్టించడానికి వివిధ మసాలాలు వాడుతారు మా ఇంట్లో మాత్రం మసాలాలు వాడే టైంకి ప్రతీదీ మాతోనే దంచుకున్నది జీలకర్ర పోడైన మేము జీలకర్ర దంచుకుంటాము మిరియాల పొడి మేమే దంచుకుంటాము మెంతుల పొడి మేమే దంచుకుంటాము మేం ఏ పొడైనా ధనియాల పొడి కూడా మా ఇంట్లో మేము మా చేతితోనే శుభ్రంగా ఆర్గానిక్ ఇంగ్రీడియన్స్తో అన్ని చేసుకునే తప్పితే బయట బజార్ నుంచి కొనుక్కొని వచ్చి ఆ కెమికల్స్తో పడేవి మాత్రం వాడము అండి ఇవి సిద్ధంగా పెట్టుకోవలసినవి ఏమనగా ఉన్నాయి వంట మొదలు పెట్టకముందు మనం ఏమైనా పదార్థాలు కావలసిన పదార్థాలు చేసే కూరకి మాత్రమే కావాల్సిన పదార్థాలు ముందు పెట్టుకుంటాము కదా అండి ఏ కర్రీకి అయినా మనం ఏ వంటకైనా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకునేది ఏంటి జీలకర్ర ఆవాలు పసుపు కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు కాసిన్ని ప పచ్చిమిర్చి కాయలు అల్లం ఎల్లిగడ్డ పేస్టు లేకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని పెట్టేసుకుంది చాలా మంది ఫ్రిడ్జులో పెట్టుకున్నదే వాడుతుంటారు మేము ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటాము అలా ఇవే సిద్ధంగా పెట్టుకోవాలసిన వగైరా వగైరా లాంటివి